నేను చేసే కొన్ని చిరుతిండ్లు అంటే నేను ఏం చేస్తానంటే మా ఇంట్లో నేను ఎక్కువ ఆలుగడ్డ బజ్జీ చేస్తాం బజ్జీలు చేస్తాం అంటే పచ్చిమిర్చి బజ్జీ ఇంకా నిన్ననేమో అవి చేసినాం ఏంటివి అవి గవ్వలంటారు కదా అవి ఈరోజు మా అమ్మాయి ఏమో గులాబ్జామ్ చేసింది ఇంకేం చేస్తాం మేము మిక్చర్ కూడా చేస్తాం అప్పుడప్పుడూ అరిసెలు అంటారు కదా బెల్లం అప్పాలు అని అవి చేస్తాం ఇంకా అవి ఇ ఇవి అయితే కా అంటే ఎక్కువ చేస్తాం అనమాట మా ఇంట్ల ఎప్పుడో ఒకసారి అయితే నార్మల్గా బూంది అంటే మిక్చర్ అంటారు కదా అది మళ్ళీ తక్కువ అది రవ్వలడ్డు లడ్దు ఇవి ఇవి తక్కువ చేస్తాం అనమాట కాని ఎక్కువ ఆలుగడ్ద బ ఆలుగడ్ద బజ్జీ పచ్చిమిర్చి బజ్జీ ఇవి ఎక్కువ చేసుకుంటాం అనమాట ఎక్కువ చేస్తా నేను ఎందుకంటే పోరగాళ్ళు కూడ సాయంత్రం కాగనే ఆకలి అయితుందంటరు మళ్ళీ ఇంటికొస్తే ఏదన్న ఒకటి తినాలి తినాలి అని అనిపిస్తదంట అందుకే అప్పుడప్పుడు చేస్తానమాట నాకు కూడా హెల్ప్ చేస్తారు నేను వంట చేసేటప్పుడు బాగా ఏది ఇష్టపడి తింటారంటే ఆలుగడ్ద బజ్జీ తింటారు మళ్ళీ ఇవి కూడా చేసుకుంటాం ఏంటివి అంటే వడ అంటారు కదా పునుగులు కూడా చేస్తాం వడ చేస్తాం పునుగులు చేస్తాం గుంటపొంగనాలు చేసేది కూడా ఉంటుంది మా ఇంట్ల గుంటపొంగనాలు చేస్తాం వడ అయితే మా చిన్నమ్మాయి బాగా ఇష్టపడి తింటుంది అవి ఆమెకు అవి బాగా ఇష్టం అందుకే అవి కూడా బాగా చేస్తాం మా చిన్నమ్మాయి వచ్చినప్పుడల్లా అవే చేస్తాం ఎక్కువ వడలే చేస్తాం తక్కువ బజ్జీలు ఆమె తినడం పునుగులు వడలు బాగా తింటుంది మళ్ళీ మా నడిపి అమ్మాయేమో బజ్జీలు బాగా తింటుంది బజ్జీలు పునుగులు ఇవి బాగా తింటుంది మళ్ళీ వీళ్ళకు బాగా ఇష్టమైన కర్రీ ఏంటిది అంటే ఫిష్ కర్రీ బాగా తింటాం అనమాట ఇంక మేమెవల్లమైనా పిల్లలనేకాదు ఎవరైనా మా ఇంట్లో మేము ఫిష్ బాగా అంటే ఇష్టపడి తింటాం మళ్ళీ ఎక్కువ అంటే ఎక్కువ ఒక వారం ఉంటే వారంలో ఒక టూ రెం మూ థ్రీ డేస్ అన్నా ఖచ్చితంగా తింటాం అనమాట టూ థ్రీ డేస్ ఖచ్చితంగా మా ఇంట్లో ఫిష్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేపలు పచ్చిగా కూడా ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో రెగ్యులర్గా అంటే ఇంక మాకు ఎప్పుడు తినాలనిపి అంటే పెట్టి ఉంచుత నేను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అ సైడ్కి కొంచెం ఒకవేళ స సాంబార్ అన్నా ఏదన్నా పప్పు అన్న పప్పుచారు అన్నా చేసినప్పుడు ఇవ్వి ఫిష్ చట్నీ అనేది సైడ్కి వేసుకుంటారు క పిల్లలు ఏమో కర్రీ నచ్చకపోయినా లేకపోతే ఫిష్ చట్నీ తినాలనిపించినప్పుడల్లా ఉత్తిగ వేసుకుని తింటారు అనమాట అది వాళ్ళ ఇష్టం ఇంక మళ్ళీ వీళ్ళకు బాగా ఇష్టమైన కూర అది నేను కూడ నేను నా చిన్నగ ఉన్నప్పటి నుంచి కూడ చేపల కూరనే బాగా ఇష్టపడి తినేది నేను మా మమ్మీ కాడనుంచి నేర్ఛుకున్నాను అనమాట చేపలకూర ఎట్లా వండాలని కానీ మా మమ్మీ కాడ నుంచి నేర్చుకునే నేను నా సొంతంగా ఒక ఒక తయారు చేసుకున్న పద్దతిని నేను సొంతంగా తెలుసుకున్నాను అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేపలకూర వండుతారు కదా అలా కాకుండా అందరూ వండే విధంగా కాకుండా నేను మా అంటే నాకు బాగా ఇష్టం కదా కొత్తగా ట్రై చే అంటే కొత్తగా చేద్దాం అన్నట్టుగా ఒకరోజు చేసినా అనమాట అట్లా ఇక ఆరోజు బాగుండడం వల్ల అదే అంటే నా అంతల నేను సొంతంగా దా చేసుకున్నది కాబట్టి ఇక నాకు కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ తింటుంటే కూడా బాగుంటుంది టేస్ట్ మా పిల్లలూ అందరూ ఇంట్లో ఇష్టపడి తింటాం అనమాట అసలు అది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఫిషెస్ని బాగా నీటిగా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోని దాని లోపల ఉన్న స్టమక్ అంటే దాని కడుపులో ఉన్న అన్నీ అవి తీసేయాలి అనమాట పేగులు దానికి సెన అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ తీసేసి దాన్ని మంచిగా నీట్గా కడుక్కోవాలి అంటే కడుక్కోవాలి ఇన్ ద సెన్స్ దాన్ని నీట్గా చేయాలి అక్కడి వరకు చేసినాక దాని పైన ఉండే పొట్టు ఉంటుంది ఆ పొట్టుని బాగా గీకేసుకోవాలి గీకేసుకోనీ దాంట్లో అంటే ఆ పొట్టు ఉండడం వల్ల మనం అసల తినలేం అనమాట అది అట్లా పొట్టు లేకుండా క్లీన్ చేసుకొని దాన్ని మనం ముక్కల్లాగ మనకు ఎం ఎంత ముక్క అయితే మనం తినగలుగుతామో అంత ముక్క మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఆ ముక్కలనన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెల ఒకవేళ మా దగ్గర లడ్డు ఉప్పు ఉంటే లడ్డు ఉప్పు లేకపోతే సన్న ఉప్పు ఉంటే సన్న ఉప్పు తీసుకోని అందులో ఏసుకోని బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి అనమాట క్లీన్ చేసుకుంటే అందులో ఉన్న ఫిషెస్కి అంటే చేప వాటర్లో ఒండులో పెరుగుతుంది కాబట్టి చేపకున్న కౌసు వాసన కౌసు అదంతా పోతుంది అనమాట అట్లా క్లీన్ చేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకుని అంటే మంచిగా కడుక్కున్నాకా గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్నాక కొంచెం పక్కకు పెట్టుకుని ఒక చిన్న కటోరిల మనం ఎంత అయితే చ చేపముక్కలు కట్ చేసుకున్నామో అంత దానికి తగ్గట్టు ఒక ఒక చిన్న కొంచెం కొంచెం చింతపండు నానేసుకోవాలి అనమాట కొద్దిసేపు ఈ చింతపండు నానేలోపు మనం ఏం చెయ్యాలంటే చి ఆ కడిగిన చేపల ముక్కల్ని ముక్కలకు అందులో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ ఇయన్నీ ఏసి బాగా కలుపుకోవాలి అనమాట ఆ కారం ఉప్పు పసుపు ఈ అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ ఆ చేపలకు బాగా పట్టేటట్టు కలుపుకుని ఒక కూసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టుకోవాలి అప్పటి లోపు మనం ఏం చేసుకోవాలంటే ఇటు చింతపండు నానుతుంటది ఇటు చేపలకు అది కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ అందులో ఉన్నాయన్నీ దానికి పడుతాయి అనమాట ఆ ముక్కకు ముక్క తింటుంటే కూడా టే అంటే మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ దానికి పెట్టేసరికి అట్లా ఇప్పుడేం చెయ్యాలంటే జీలకర్ర మెంతులు ఇవన్నీ ఇట్లా పెనుగు మీద కొంచెం వేడి చేసుకుని అవి అవి ఏమంటారు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని ఉంచుకోవాలి ఇవన్నీ ఒక ద అంటే అప్పుడికప్పుడు మనకి కావాలి అంటే జీలకర్ర మెంతులు ఇవన్నీ పొ ఒకటే ఒకటే దగ్గర మిక్సీ పట్టుకోవచ్చు లేదు ఇప్పుడే కాకుండా ఇది ఇంక చికెన్ కర్రీ ఇంకా దేనికన్నా వేసుకుంటాం మేము ఇంకా కావాలనుకుంటే సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా ఏం చెయ్యాలంటే ఉల్లగడ్డ ఉంటుంది పచ్చి ఉల్లగడ్డ ఆ పచ్చి ఉల్లగడ్డకు చాకు గుచ్చి ఆ గ్యాస్ మీద దానిని వేడి చెయ్యాలి అంటే కాల్చాలి అనమాట మొత్తం అంటే మొత్తం బ్లాక్ కాకుండా లోపటి వరకు ఉల్లిగడ్డ ఉడికేటట్టు కాల్చుకోవాలి ఉల్లిగడ్డను అప్పుడు ఆ ఉల్లిగడ్డ మంచిగా కాలి అంటే వేడి అయినాక తీసుకుని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకుని అది కొంచెం చల్లగా అయినాకా అది కూడా మిక్సీ పట్టుకోవాలి అనమాట మిక్సీ పట్టుకుని ఏం చెయ్యాలంటే మిక్సీ పట్టుకున్నాక ఇవన్నీ అందులో వేసి కలపాలి క ఎందులో అంటే ఫిషెస్ ఫిషెస్ మనం కారం వేసి కలుపుకున్న దాంట్లో అంటే ఇప్పుడే కాకుండా అవన్నీ పక్కకు పట్టుకోవాలి ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ఈ ఫిషెస్ వేసి ఒక కొద్దిసేపు ఉడికించాలి అనమాట ఉడికించినాకా అవి గరిటతోని కలపకుండా నార్మల్గా మూతపెట్టి మూతతోని ఇట్లా అటు ఇటు వేగెయ్యాలనమాట అవి ఫిషెస్ అప్పుడు పీసు కదలకుండా చితికిపోకుండా కరెక్ట్గా తిర్ తిరగబడతుంది అనమాట అంటే రెండు దిక్కులూ ఉడికేటట్టు అట్లా అయినాక ఏం చెయ్యాలంటే అందులో చింతపండు పోసుకోవాలి చింతపండు పోసుకున్నాకా కొద్దిసేపటి తరవాత మళ్ళీ తగినంత నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక అది ఉడుకుతుంటుంది ముక్క ఉడుకుతుంటుంది ముక్క ఉడికే టైంలోనే ఈ దంచుకున్న వెళ్లి అంటే ఉల్లిగడ్డ అందులో ఏసి కలుపుకోవాలి కొద్దిసేపు అయినాకా మనం ఏవైతే మసాలాలు దంచుకున్నామో అవన్నీ అందులో వేసి కలపాలి కలిపిన కొద్దిసేపటికి మూత తీసి చూస్తే మంచి వాసన వస్తుంది అనమాట ఇంక ఇంక అందులో ఏమీ వెయ్యాల్సిన అవసరం ఉండదు అంత వేస్తే చాలు అనమాట అప్పడికి చికెన్ కర్రీ రెడీ అయిపో ఛీ ఫిష్ కర్రీ రెడి అవుతుంది దాన్ని మనం కొందరు ఎట్లా తింటారంటే రాగి సం అంటే అన్నంలోకే కాకుండా చపాత్ అంటే చపాతీ అంటే మేము ఏం చేసుకుంటాం అంటే మేము బియ్యం రొట్టె చేసుకుంటాం బాగా బియ్యంరొట్టెలకు చేపలకూర బాగుంటుంది వేడివేడిగా వేడివేడిగా బియ్యం రొట్టె వేడివేడిగా చేపల కూర బాగుంటుంది ఇంకా చేపల కూరని ఆరో అంటే వండిన రోజే కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది అనమాట నెక్స్ట్ డే ఇంకా బాగుండడం వల్ల వేడివేడిగా అంటే నెక్స్ట్ డే అంటే చేపల కూర చల్లగా అయింది అనమాట అప్పుడు చేపలకూర వేడి చెయ్యద్దు ఏ క చేపలకూరనే కాదు ఏ కూర అయినా వేడి చెయ్యద్దు కర్రీ వేడి చెయ్యకుండా నార్మల్గా చపా అంటే బియ్యంరొట్టెనే వేడిగా చేసుకుని తింటే మస్త్ ఉంటుంది అనమాట నేను మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టపడి తింటాం అందుకే మాకు చేపలకూర అంటే బాగా ఇష్టం ఇది నేను నా సొంతంగా తెలుసుకుని చేసిన వంట